సాధారణంగా ప్రతీ ప్రంత ప్రాంతంలో కళాకారులు తమ హక్కులు అభివృద్ధి మరియు ప్రమోషన్ కోసం కొన్ని సంఘాలలు చేరుతారు ఈ సంఘాల కళాకారుల పరిరక్షణ వారిని విని ప్రోత్సహించి మరియు ఇతర సామాజిక ప్రయోజనాల కోసం పనిచేస్తాయి కళాకారుల సంఘాలు పత్రాల ద్వారా అనేక విధాలుగా పనిచేస్తాయి ఉదాహరణకు ఒకటి ముద్రణ పత్రం ఇది కళాకారుల ప్రతిభను మరియు వారిని పనిని ప్రమోట్ చేసే పత్రం రెండవది చట్టపరమైన పత్ర కళాకారుల ప తమ పని యొక్క హక్కులను పరీక్షించడానికి పరిరక్షించడానికి తనిఖీలు చెయ్యడానికి లేదా ఆర్థిక అంశాలు నిర్వహించడానికి అవసరమైన పత్రాలు మూడవది సంఘ పత్రం ఈ సంఘ పత్రం సభ్యులు మ తమ మధ్య సంఘిక లేదా వృద్ధి సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఉపయోగిస్తాయి కానీ కొన్ని ప్రాంతాలలో ఈ తరహా కళాకారుల సంఘాలను ఉండకపోవడం సాధారణం